పిల్లలు హాస్టల్ నుండి వచ్చిర్రు వేములవాడకు వెళదాం అని వె వెళదాం అని ట్యాక్సీ బుక్ చేసుకున్నాం ట్యాక్సీ బుక్ చేసుకున్నాం పిల్లలు వచ్చిర్రు ట్యాక్సీ బుక్ చేసుకుని వేములవాడకు వెళ్తున్నాం రెడీ అయితున్నాం ఫుడ్డు రెడీ చేసుకున్నాం పులిహోర పూరీలు ఫుడ్ రెడీ చేసుకొని పులిహోర అన్ని రెడీ చేసుకొని ట్యాక్సీ వచ్చింది అందులో అన్ని బట్టలు తినేవి పులిహోర అవి అన్నీ సర్దుకున్నాం బట్టలు గట్ల అన్నీ వెట్టేనాం దానిలో వెహికల్ వచ్చి ట్యాక్సీ మేము పోతున్నాం ఇక స్టార్ట్ అయినాం వెహికల్లో పోతాంటే పోతా పోతు ఉంటే మధ్యలో వెహకల్ సీట్లు బాగలేవు పోతు ఉంటే హారను పనిచేయట్లేదు సీట్లు బాగలేవు వేరే సీట్లు మొత్తం అంతా చినిగిపోయినాయి మెల్లగా పో స్లోగా పోతుంది వెహికలు ట్యాక్సీ అందుకని చాలా ఇబ్బంది అవుతుంది పోతు ఉంటే ఊరికే సడన్గా రోడ్డు మీద ఆగిపోవుడు వెహికల్ బాగా ఇబ్బంది పెట్టింది మమల్ని మాకు ట్యాక్సీ కష్టమైంది ఇట్లాంటి ట్యాక్సీ ఎందుకు బుక్ చేసినాం అని మేము అనుకున్నాం హారన్ పనిచయట్లేదు అసలు ట్యాక్సీ ఇట్లాంటివి ఎందుకు ట్యాక్సీలు సగం డబ్బులు టైర్లు బాగలేవు ఇట్లాంటి వెహికల్లు ఎందుకు మీరు పెట్టినారు అని మేము అన్నాం ట్యాక్సీని వాళ్ళని టైర్లు బాగలేవు అసలు వెహికల్ అంతా మొత్తం ఖరాబ్ అయింది ట బుక్ చే ఎందుకు మేము మంచిగా డబ్బులు కట్టిన్నాం మంచిది బుక్ చేయమంటే ఇట్లాంటిది టై ట్యాక్సీ ఎందుకు బుక్ చేసినాం అని మేము వాళ్ల చెప్పినాము మాకు అసలు బాగా కష్టమైంది పోవడం మధ్యలో ఆగిపోవడం ఆగిడు ఆగిపోవడం జరిగింది మరల వేరే బస్సుకి వెళ్లాల్సిచ్చింది అట్లా ఇట్లాంటివి పంపిస్తే ట్యాక్సీలు పంపిస్తే ఈ మధ్యలో డబ్బులు మేము మంచిగా కావాలని ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఇట్లాంటివి అయితే కష్టం అవుతుంది అని కష్టమైంది కదా అందుకే ఇట్లాంటి వెహికల్ పంపిస్తే మీరు ఎట్లా అని మేము కంపెనీకి చెప్పడం కంపెనీకి చెప్పడం జరిగింది మాకు మా ఆయనకి కూడా కోప కోపం చేసిన ఇట్లాంటి ట్యాక్సీ ఎందుకు బుక్ చేసినావు అని బాగా ఇబ్బంది అయినావులే మధ్యలో మేము దిగి దిగేసి బస్సుకు వెళ్ళడం జరిగింది